హలో మిత్రమా నేను ఊబర్ వాడుకుని ఊరెళ్ళాలి అని అనుకుంటున్నాను ఊబర్ మీద నీ అభిప్రాయం ఏమిటి నేను డ్రైవర్ గురించి మాట్లాడేటప్పుడు డ్రైవర్ రేటింగ్ ఎలా తెలుసుకోవాలి ఆ డ్రైవర్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి మనకెలా తెలుస్తుంది ఒక టాక్సీ సర్వీసు గురించి మనం అడగాలి అనుకున్నప్పుడు వీటిల్లో మనం ఎలా ఎలా వాటిని మనం గుర్తించుకోవాలి కొంచెం చెప్పగలవా